చెప్పండి బాబు ఏమి కావాలి అదే అమ్మ చెప్పండమ్మ ఉన్నాయి అమ్మ ఏ షా ఏదైన దొరుకుతుంది ఇక్కడ ఇస్తాను అమ్మ ఎన్నిపేజీస్లది కావాలమ్మ ఓకే సరే అమ్మ ఇస్తాను కొంచెం ఒక టూ మినిట్స్ ఉం ఉంటావా నేను వెళ్ళి తీసుకు వస్తాను అమల స్టేషనరీ అంటే అన్నీ ఉంటాయి కదా ఉన్నాయి సరే సరే ఇంకా ఏమి కావాలి ఎరేజెర్లు ఉన్నాయి స్కేల్లు ఉన్నాయి స్కెచ్చెస్ క్రేయాన్సు అన్నీ ఉన్నాయి ఎ ఏమ్మ డ్రాయింగ్ నేర్పించట్లేదా మీకు అవునా అయితే క్రేయాన్స్ తీసుకు వెళ్తారా మీకు ఎందులో కావాలి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఏమి కావాలి పది రూపాయలవి ఎందుకమ్మా మంచిగా ఉండవు ఎక్కువ రేటువి ఇస్తాను తీసుకు వెళ్ళు పర్వాలేదమ్మ ఇంకోసారి వచ్చినప్పుడు తీసుకు వెళ్దువు కానీ ఇంకా ఏమి కావాలి మా దగ్గర చాక్లెట్స్ కూడా ఉంటాయి అమ్మ మీ గర్ల్ ఫ్రెండ్ ఇవ్వడానికి పనికొస్తుంది ఇవ్వనా ఒక ఐదు ఇవ్వనా అయ్యో పర్వాలేదు తీసుకు వెళ్ళండి షాప్ మొత్తం అయిపోయినవి మళ్ళీ పెట్టుకుంటాను సరిపోతాయా రెండు వందలు అంటే డబ్బులు మిగిలిపోతే చాక్లెట్స్ ఇస్తు ఉంటాం అమ్మ ఇంకా ఏమి కావాలి వైట్ నోట్స్ ఏమి వద్దా ఏమి డ్రాయింగ్ వేయవా నువ్వు అయ్యో అమ్మ పండు వేసుకో అమ్మ డ్రాయింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం నేను వేస్తు ఉంటాను నీకు వేసింది కూడా పంపిస్తాను పర్వాలేదు డబ్బులు తక్కువలో ఇస్ ఇయ్యి అమ్మాయిలు బొమ్మలు అయితే వేస్తావా అమ్మ అవునా సరే నీ ఇష్టం ఇంకేం వద్దా

అవునా వీధి చివర ఉన్నప్పుడు వచ్చి తీసుకు వెళ్ళచ్చు కదమ్మ వచ్చి తీసుకు వెళ్ళచ్చు కదా వీధి చివర అన్నప్పుడు ఓకే అమ్మ ఇంకా ఏమి వద్దా మార్కర్స్ ఇవి ఏమి వద్దా మీ టీచర్స్కి ఏదన్న గిఫ్ట్ కొనడానికి తీ గిఫ్ట్ కొనాలంటే మార్కర్స్ ఉంటాయి రెడ్ పెన్ను పెన్స్ పెన్స్ వద్దా అయ్యో ఇక్కడ అన్నీ చాలా తక్కువ రేట్ అమ్మ తీసుకు వెళ్ళు పర్వాలేదు అయ్యో పర్వాలేదు లేండి ఇంకోసారి వచ్చినప్పుడు తీసుకు వెళ్దువు కానీ ఓకేనా ఎక్కడ ఎక్కడ చదువుతున్నావు అమ్మ నువ్వు అవునా సరే అండి